కే వై పి రిడింగ్లో భాషా పరిజ్ఞానం చాలా ముఖ్యమైనది భాషా పరిజ్ఞానం ఉన్నప్పుడు పుస్తకాలను సులభంగా చదవచ్చు వాటిని అర్థం చేసుకోవడంలో ఎక్కువ సంతృప్తి ఉంటుంది భాష తెలుసుకోవడం కొత్త పదాలు వాక్య నిర్మాణం అవగాహన పెంచుతుంది ఇది ఒక వ్యక్తి చదవడం మరియు మాట్లాడడంతో నైపుణ్యాన్ని పెంచుతుంది మీ మాతృభాషలో పుస్తకాలను జోడించడం వల్ల మనం ఆ భాషలో ఉన్న ప్రత్యేకమైన భావాలు సాంప్రదాయాలు సంస్కృతి గురించి తెలుసుకోవచ్చు ఇది మాతృభాషలో భావాలును సమయాలను బాగా అర్థం చేసుకునే అవకాశం ఇస్తుంది మాతృభాషలో ఉన్న పుస్తకాలు మనసుకు దగ్గరగా ఉంటాయి మరియు అవి ఒక వ్యక్తి భావోద్యోగాలను అనుభావాలను మరింత బాగా పెంచుతుంది ఇక పుస్తకాలు తగ్గించడమనే విషయాన్ని చూస్తే ఇది భాషా అభ్యాసంలో కొంత స్థాయి లోపం కలిగిస్తుంది కొత్త భాషలు ఇతర సాంస్కృతిక రంగాల్లో పుస్తకాలు ఉపయోగించడం వాటితో సమానంగా మాతృభాషలోని పుస్తకాలు తగ్గిచ్చడం అనేది భాషా జ్ఞానాన్ని పరిమితం చేస్తుంది